అవును భారతదేశంలో కొత్త తరహా కంటే పాత తరహా వారు ఎక్కువ మతపరమైన వారని నేను అనుకుంటున్నాను ఈ మార్పులు అనేక అంశాలు ప్రభావితం చేశాయి వీ వీటిలో విద్యా మీడియా మరియు ప్రచరణ ఉన్నాయి విద్య మతపరమైన నమ్మకాలపై అనుగుణమైన ప్రభావాన్ని చూపుతుంది విద్యావంతులైన వ్యక్తులు తరచూ మతం యొక్క చరిత్రత్మక మరియు సంస్కృతిక అంశాల గురించి మరింత తెలుసుకుంటారు ఇది వారి నమ్మకాలను సవాలు చేసింది మీడియా కూడా మతపరమైన నమ్మకాలు ప్రభావితం చు చేస్తుంది మీడియా కథనం మరియు ప్రశంసాలు మతం గురించి ప్రజలకు అవగాహన రూపొందుతుంది భారత దేశంలో మీడియా తరచూ మతపరమైన వివాదాలు మరియు సంస్కరణపై దృష్టి పెడుతుంది